ఫిలిం కెమెరాలతో ఫోటోగ్రఫీ అనేది ఒక ప్రత్యేకమైన అనుభవం డిజిటల్ యుగంలో మనం ఎంతగా అలవాటు పడిపోయినా ఫిలిం కెమెరాలతో ఫోటోలు తీయడం వల్ల మనం ఫోటోగ్రఫీని మరో కోణంలో చూడటానికి అవకాశం అనేది మనకి ఉంటుంది ఇంకా డిజిటల్ ఫోటోగ్రఫీతో పోలిస్తే ఫిలిం ఫోటోగ్రఫీ అనేది చాలా భిన్నంగా ఉంటుంది అదేంటంటే ప్రతీ ఫ్రేమ్ అనేది విలువైనది ఫిలిం రోల్లో పరిమితమైన సంఖ్యలో ఫ్రేమ్లు ఉంటాయి కాబట్టి ప్రతీ ఫ్రేమ్ను జాగ్రత్తగా తీయడం అనేది చాలా ముఖ్యం ఫిలింను అభివృద్ధి చేసి ప్రింట్లు తీయడానికి కొంచెం సమయం అనేది పడుతుంది కాంపోజిషన్ ఇంకా ఎక్స్పోజైసర్ దృష్టి ఫిలిం కెమెరాలు డిజిటల్ కెమెరాలు ఆ మాదిరిగానే ఆటోమేటిక్ కావు కాబట్టి కాంపోజిషన్ ఇంకా ఎక్స్పోజర్ పై మనం శ్రద్ధగా చెయాలి ఇంకా ఫిలిం అభివృద్ధి చేసిన తర్వాత మనం ఆ వాటి ఫలితాలను అనేది ఒక ఆశ్చర్యకరమైన అనుభవంగా మనకు ఉంటుంది కొన్నిసార్లు అనుకోని ఫలితాలు కూడా మనకి వస్తాయి ఫిలిం చాలా విస్తృతమైన ఇంకా డైైనమిక్ రేంజ్ను కలిగి ఉంటుంది ఇది చీకటి మరియు ప్రశాంతమైన ప్రకాశవంతమైన ప్రాంతాలను ఒకే ఫ్రేమ్లో వివరంగా చూపించడానికి అనుమతిస్తుంది ఫిలిం ఫోటోలకు ఒక ప్రత్యేకమైన ధాన్యం కూడా ఉంటుంది ఇది ఫోటోలకు ఒక కళాత్మక స్పర్శను అనేది ఇస్తుంది ఫిలిం ఫోటోలు సాధారణంగా డిజిటల్ ఫోటోల కంటే మరింత వెచ్చని ఇంకా సంతృప్త రంగులను కలిగి ఉంటాయి ఫిలిం కెమెరా ఫిలిం అభివృద్ధి రసాయనాలు ఇంకా ప్రింటింగ్ కోసం మొదట ఎక్కువ పెట్టుబడి అనేది మనం పెట్టాల్సి ఉంటుంది ఫిలిం అభివృద్ధి ప్రక్రియ పర్యావరణానికి హానికరం కావచ్చు నా అనుభవం ఏంటంటే కనుక ఫిలిం కెమెరాలతో అయితే నేను ఎప్పుడూ ఫోటోలు అనేది తీయలేదు